తెలుగు పదాలు చాలా అరుదుగా మాట్లాడుతున్నారు అన్నీ హిందీ ఆంగ్లము ఈ ఉర్దూ ఇవే మాట్లాడుకుంటారు తెలుగు ఛానల్లో తెలుగు న్యూస్లో తెలుగు మాట్లాడడం వల్ల మనకి మన పిల్లలకి మన వచ్చే తరానికి కూడా తెలుగు మాట్లాడే భాష అంటే చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి తెలుగులో తెలుగు ఛానల్లో న్యూస్లు తెలుగులో మాట్లాడుతారు కానీ చాలా మటుకు హిందీ ఇంగ్లీష్ పదాలను కూడా యూజ్ చేస్తున్నారు అలా కాకుండా తెలుగు పదాలను వాడుతుంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చాలా వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది తెలుగు అంటే ఇలా మాట్లాడతారు అని వాళ్ళకు కూడా చిన్నతనం నుండి అలవాటు అవుతుంది కాబట్టి తెలుగు ఛానళ్ళు ఎక్కువ ఉండాలి తెలుగు న్యూస్లో ఉండాలి న్యూస్లలో కూడా తెలుగు మాట్లాడాలి తెలుగుకి మనము ప్రాధాన్యత ఇస్తే మన మన తెలుగు బాగుంటుంది మన పిల్లలకి తెలుగు రావడానికి బాగా సహకారం అందరు ఇంగ్లీషు తెలుగు హిందీ హిందీ ఇంగ్లీషు ఇవే ఎక్కువ చదువుతున్నారు తెలుగు అనేది చాలా అరుదుగా అయిపోయింది తెలుగు పదాలు అందుకొరకే తెలుగు ఛానల్లు తెలుగు తెలుగు మాట్లాడుకోవడం భాష తెలుగు భాష అనేది రా రానున్న భవిష్యత్తుకి మనము తెలుగు స్పష్టంగా మాట్లాడించాలి అంటే తెలుగు న్యూస్ తెలుగు ఛానల్లు ఇవి చాలా ఉండాలి తెలుగు సీరియల్స్ వస్తాయి కానీ న్యూస్లు ఎక్కువ రావు తెలుగువి వచ్చినా కూడా దాంట్లో కూడా ఇంగ్లీషే ఎక్కువ పదాలు యూస్ చేస్తున్నారు రానివి అవి రానివి ఏంటివో వాళ్ళు గ్రహించి తెలుగు మాట్లాడితే బాగుంటుంది ఫ్యూచర్కి వచ్చే తరానికి తెలుగు అనేది తెలుస్తుంది తెలుగు చాలా ప ఇప్పుడు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ పదాలే వాడుతున్నారు అది చాలా ఎక్కడ వాడాలి ఇంగ్లీష్ పదాలు అక్కడ వాడితే బాగుంటుంది మన మాతృభాష తెలుగు తెలుగు భా కాబట్టి తెలుగు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది తల్లితండ్రులు కూడా మా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు కాని మనం మాతృభాష మానము మన పిల్లలకు నేర్పిస్తున్నాము నేర్పించలేమో అని అనుకుంటున్నారు అందుకొరకే టీవీలో న్యూస్లు కానీ వార్తలు కానీ యూట్యూబ్లలో కూడా తెలుగు ఎలా నేర్చుకోవాలో కూడా చూపిస్తున్నారు మన పిల్లలకి మనము తెలుగు నేర్చుకుంటే చాలా బాగుంటుంది తెలుగు సాంప్రదాయాలు పద్ధతులు తెలుగులో చాలా ఉన్నాయి తెలుగును నేర్చుకుంటే భవిష్యత్తులో మన పద్ధ సంప్రదాయాలు పద్ధతులు కూడా తెలుస్తాయి తెలుగు ఛానల్లు పెట్టాలంటే చాలా కష్టం కొరకు తెలుగు తెలుగు మీడియం నేర్చుకున్నాం అనుకో తెలుగు ఇప్పుడు న్యూస్లలో న్యూస్ చదవడానికి తెలుగు రావాలి కంపల్సరీ అందుకే ఫస్ట్ లాంగ్వేజ్ మనది తెలుగు ఉండాలి మన మాతృభాష తెలుగు తెలుగు కాబట్టి పిల్లలకి తెలుగు అని చూపించాలి తెలుగు ఛానల్సే పెట్టాలి ఛానల్లలో న్యూస్లలో తెలుగు మాట్లాడుతుంటే పిల్లలకి కూడా తెలుస్తుంది మనకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం అవుతుంది నలుగురిలో పోయిన తెలుగు ఎలా మాట్లాడాలో పిల్లలు కూడా అర్థమవుతుంది అందుకొరకే తెలుగు మాట్లాడితే తెలుగు భాష అనేది చాలా అరుదు అయిపోతుంది మన రానున్న తరానికి తెలుగు రావాలంటే తెలుగు ఛానల్లు రావాలి తెలుగు న్యూస్లు రావాలి తెలుగు మాట్లాడాలి తల్లిదండ్రులు తెలుగు మాట్లాడుతుంటే పిల్లలు కూడా తెలుగు మాట్లాడతారు తెలుగు సం తెలంగాణ సాంప్రదాయం తెలుగు తెలుగు మాట్లాడే పిల్లలంటే భవిష్యత్తుకి బంగారు బాట